నా పేరు హరి నేను ఆరు నెలల క్రితం రియల్మీ కంపెనీ నుండి ఒక టీవీని కొనుగోలు చేశాను అది ముప్పైరెండు ఇంచెస్ మరియు దాని యొక్క కాస్ట్ వచ్చేసి పదిహేడువేలు ఇది ఆరు నెలలు క్రితం కొను కొనుగోలు చేసినప్పుడు రెండు సంవత్సరాలు వారంటీ అని ఇచ్చారు దాంతోపాటు వార్లు ఫిక్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సర్విస్ చేసే వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా మాతో నడుచుకున్నారు అంతేకాకుండా టీవీ ని ఎలాగా యాక్సెస్ చేయాలో ఎలాగా వాడాలో అనేది కూడా బాగా వివరించి చూపించారు టీవీ యొక్క బిగించిన తర్వాత టీవీ యొక్క క్వాలిటి కాని సౌండ్ కాని చాలా ఆనందంగా చాలా బాగా అనిపించాయి వాటితోపాటు టీవీని చూసేటప్పుడు మనం రిమోట్ తోనే కాకుండా మన స్మార్ట్ మొబైల్ ఫోన్ తో కూడా యాక్సెస్ చేసే విధంగా ఆప్షన్ అనేది దాంట్లో అమర్చి ఉంచారు ఇది చాలా ఆనందకరంగా అనిపిచ్చింది అంతేకాకుండా టీవీ యొక్క స్క్రీన్ అనేది కళ్ళకు ఎఫెక్ట్ కాకుండా చాలా బాగా అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగుంది అంతేకాకుండా దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండే విధంగా పెట్టారు ఇంకా దానిలో వచ్చే పెన్ డ్రైవ్ అనే అమర్చుకొనే ఆప్షన్ కూడా ఇమిడి ఉంచారు ఇది చాలా తక్కువ ఖర్చులో మంచి ప్రొడక్ట్ అనే చెప్పొచ్చు దీన్ని కొనుగోలు చేయడంపై నేన్ చాలా ఆనందంగా ఉన్నాను ఎవరైనా అడిగితే నేను ఇటువంటి ఈ ప్రొడక్ట్ నే కొనమనే అయితే సలహా ఇస్తాను